గ్రామీణ ప్రాంతంలో అయితే ఎలా ఉంటుందంటే ఎవరితోకూడా మాట్లాడుకోవడం పలకరించడం ఏదైనా సందేశాలు ఇచ్చుకోవడం పుచ్చుకోవడము అలాంటి లాంటివి ఉంటుందండి హెల్పింగ్ నేచర్ కానీ సజెషన్స్ కానీ కానీ సిటీలో అలా ఉండదు కదా వేరే వాళ్ళది ఎలా ఉంటుంది అంటే బయటికే రారు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోకపోవడము ఎవరి బిజీ వాళ్ళది ఎవరి పని వాళ్ళది పలకరించడం కానీ సజెషన్స్ ఇవ్వడం కానీ నీతో నాకేమవసరం నాతో నీకేం అవసరం అనే లాగానే ఉంటారు అదే గ్రామీణ ప్రాంతాల్లో అలా ఉండదు చాలా తేడా ఉంటుంది గ్రామీణ ప్రాంతాల వాళ్ళ మధ్య చాలా తేడా ఉంటుంది ఎలా అంటే గ్రామీణ ప్రాంతంలో కలిసికట్టుగా ఉంటారు ఎవరైనా చనిపోయినా కానీ అందరు వెళతారు కానీ సిటీలో మాత్రం పక్కింటి వాళ్ళు కూడా రారు అలాంటివి చాలా ఉంటాయ్ మీరు చూసుండరు అసలు ఇలాంటి పద్దతులుంటాయి గ్రామీణ ప్రాంతంలో అయితే ఏ ఒక్కరూ ఏ కులమైనా ఏ మతమైనా చనిపోతే వెళ్ళడం రావడము వాళ్ళకేమైనా డబ్బు హెల్పింగ్ అయితే అలా చేయడము ఎవరికిష్టం ఉంటే వాళ్ళివ్వడము అలా ఉంటుంది కానీ ఎంత సిటిస్లో వాళ్ళు ఉన్నవాళ్ళు అయినా లేనోడు చనిపోతే పక్కింటి వారు కూడా వచ్చి చూసే పరిస్థితి లేదు ఈ ఇప్పుడున్న జెనరేషనైతే అలాంటిది కూడా లేదు ఎవరి బిజీ వాళ్ళదే ఎవరి పని వాడిదే అలా జరుగుతుంది విధానం ఈ మధ్య చాలా